బాగున్నావా పవిత్ర తిన్నావా బాగున్నా తిన్న ఏమి చేస్తున్నావు నేను హైదరాబాద్లో ఉన్నా సంక్రాంతి పండుగ వస్తుంది కదా హాస్టల్లో హాలిడేస్ ఇస్తున్నారు హాస్టల్ క్లోస్ చేస్తారు మాకు తొందరా నాకు ఇంటికి వెళ్ళాలి అనిపించటం లేదు నేను మీ ఊరికి రానా అవునా అవునా మీ చెల్లికి చూపిస్తావా మరి నాకు సరే తిన్నవా మరి ఏమైనా

సరే హాస్టల్కే వచ్చేస్తా మళ్ళీ కాకపోతే ఇది తొందరగా క్లోజ్ చేసేసారు కదా నాకు ఇంటికి వెళ్ళాలని లేదు అందుకు అనేసి మీ ఊరికి వద్దామని కాల్ చేసినా

పిక్నిక్కి వెళ్దాం అట్లనే ఆంధ్రాలోనే త్రీ కల్లా పిక్నిక్ చేసుకుందాం

మమ్మీ డాడీ వాళ్ళందరూ బాగున్నారా సరే వస్తా తొందరగానే వస్తా కాలేజ్ హాస్టల్ కూడా క్లోస్ చేసారు కాలేజ్ కూడా ఏమి ఉండదు నేను వచ్చేటప్పుడు కాల్ చేస్తా వచ్చి పికప్ చేసుకోండి సరేనా ఒకే బాయ్